పనికి ఉపాధి పథకం అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రారంభించారు ఇది పూర్తిగా పేదలకు ఉపాధి కల్పించే పథకం దీని ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు ఉపాధి పొందుతున్నారు ప్రధానంగా రాయలసీమ మెట్ట ప్రాంతంలో వారికి వ్యవసాయ పనులు తక్కువగా ఉండడం వల్ల వారికి ఉపాధి లేకపోవడం వల్ల దీన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పించి ద్వారా చాలామంది ఈ పథకం ద్వారా రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ ఉపాధి హామీ పథకము అమలు ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ప్రధాన కారణము రైతులు పండించిన పంటలు చెరుకు వరి అపరాలు మొదలైనవి వారు సకాలంలో వాటిని ఇంటికి చేర్చలేకపోతున్నారు అది వ్యవసాయంలో నష్టపోతున్నారు సరైన సమయానికి వారికి కూలీలు దొరకలేకపోతున్నారు ప్రభుత్వం ప్రధానంగా కూలీలకు డబ్బులు చెల్లించలేకపోతున్నారు ఈ వైఫల్యాలుగా చెప్పవచ్చు